ఎవమ్మా ఏమేమి ఉన్నాయి మీ దగ్గర అవునా ఎలా ఉన్నాయి ఏంటి వాటి ధరలు పులస ఎంత ఐబాబోయ్ ఒక్క కిలో పదివేలా అదేంటమ్మా అంత రేట్ చెప్పేస్తున్నావు మరీ రొయ్యలు ఎలాగమ్మ రొయ్యలు రొయ్యలు ఎలాగ కిలో నాలుగు వందల పీతలు పీతలు కిలో ఎంత అరే చాలా చాలా ఎక్కువ చెప్పేస్తున్నావు ధర కొంచెం ఏమి తగ్గించవా ఏమి అడుగుతాము మరి నువ్వేమో ముందే అంత ధర చెప్పేస్తే మేము అడగడానికి కొంచెం ఆలోచిస్తున్నాను అవునా విన్నాను ఏ అంత బాగుంటుందా అవునా సరే అయితే పులస ఏమైనా కొంచెం ఒక ఎనిమిది వేలుకేమన్నా ఇస్తావేమో చూడు నువ్వు పదివేలు చెప్పావు నేను న్యాయంగా ఐదువేలకి సగానికి సగం అడగలేదు ఒక రెండువేలే అడిగాను మీరే అర్ధం చేసుకోవాలి అర్ధం చేసుకుంటే ఎనిమిది వేలు ఒక రెండువేలే కదా నేను తగ్గమన్నాను నేను సగానికి సగం అడగలేదు కదా సరే చివరికి నామాట కాదు నీ మాట కాదు ఫైనల్ అది చివరి మాట తొమ్మిది వేలు ఇంకేం మాట్లాడొద్దు లేదు లేదు లేదు తొమ్మిది వేలుకి అదొక కేజీ పులస చేప ఒక కేజీ పీతలు ఒక కేజీ రొయ్యలు ఒక కేజీ విడి విడిగా ప్యాక్ చేయండమ్మ విడిగా చెయ్యి కొంచెం వీలైతే కూడా చెప్తే పర్వాలేదు అంటే ఓకే నండి సరే నండి సరే